మన తెలంగాణాలో మన తెలంగాణ ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే మన పండగతో మనము మన సంస్కృతిని తెలియజేస్తున్నాము ప్రతీ పండగలోనూ మన వారసత్వాన్ని మనము మంచిగా చూపిస్తున్నాము అందులో నృత్యోత్సవం పతంగుల పండగ అంటే సంక్రాంత్రి రోజు జరుపుకునే పండగ సంక్రాంత్రి వస్తుందని అనగానే నెలకి ముందే పిల్లలు అందరూ పెద్దలు అందరూ పతంగులు ఎగరేయడం మొదలవుతారు ఎందుకు అంటే మన సాంస్కృతిక భావాలను మన పండగ రూపంలో మనము వారికి చూపిస్తున్నాము దీన్నిబట్టి మనము ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో మనము తెలంగాణలోని ప్రజలు చెప్తున్నారు ఇంకా వారసత్వాన్ని విషయానికి వస్తే ఎన్నో పండగలు ప్రతీ మనిషి కూడా వారసత్వ నియంగాన్ని జరుపుకుంటారు ఇప్పుడు పురాతన కాలం నుంచి వచ్చే పండగలు అన్నింటికీ మంచి ప్రాముఖ్యత ఇస్తూ వాటిని సగౌరవంగా జరుపుకుంటున్నాము ఇందువలన తెలంగాణకి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది పండగల గురించి మనం చెప్పుకోవడం

మన తెలంగాణాలో తక్కువగా జరుపుకునే పండగని కానీ వివిధ రాష్ట్రాల్లో పొంగల్ కూడా చాలా మంచిగా జరుపుకునే పండగ ఇంకా మన సంస్కృతిని ఎలా భావ భావ విధంగా చెప్పాలి అంటే వారసత్వానికి మనం ఇస్తున్న మూలకారణం ఇంకా నృత్య సేవ నృత్య సేవం అంటే మన భారత్ మన తెలంగాణాలో అందరమూ నాట్య రూపంలో మన సంస్కృతిని చూపిస్తున్నాము ఇంకా మన వారసులకి అంటే పూర్వీకులు ఉన్నవారు నృత్యం ఉన్నవాళ్ళు అందరూ కూడా మన ఈ వారసత్వ రూపంలో నృత్య సేవం అనేది ఒక పండగలా జరుపుతున్నారు ఇలాంటి వివిధ జరుపుతున్నాము కాబట్టి మీరు వారసత్వానికి ప్రాముఖ్యత చాలా ఇస్తున్నారు